పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకమైన అనేక స్థానిక కళారూపాలు మరియు నైపుణ్యాలు ఉన్నాయి ఈ కళారూపాలు తరతరాలుగా తరము నుండి తరానికి అందచేయబడతాయి మరియు జిల్లా యొక్క సంస్కృతి మరియు చరిత్రపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకమైన కొన్ని స్థానిక కళారూపాలు మరియు నైపుణ్యాలు ఇక్కడ ఉన్నాయి ఇటు కోపాక ఈటుకోపాక అనేది ఒక రకమైన వస్త్రం ఇది సిల్క్ కాటన్ మరియు మరికొన్ని పదార్థాలతో తయారు చేయబడుతుంది ఈ వస్త్రం తరతరాలుగా జిల్లాలోని ఆదివాసీయులు తయారు చేస్తున్నారు మరియు ఇది దాని అందమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందింది కలంకారి పెయింటింగ్లు కలంకారి పెయింటింగ్లు అనేది జిల్లాలోని మరొక ప్రసిద్ధ కళారూపం ఈ పెయింటింగ్లు కలం మరియు నీటి రంగులతో తయారు చేయబడినాయి మరియు అవి జిల్లా యొక్క సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి మతపరమైన కళాఖండాలు పశ్చిమగోదావరి జిల్లాలో అనేకమంది హిందువులు ఉన్నారు మరియు జిల్లాలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు మతపరమైన కళాఖండాలతో అలంకరించబడినవి వీటిలో విగ్రహాలు పెయింటింగ్లు మరియు శిల్పాలు ఉన్నాయి ఈ కళాఖండాలు జిల్లా యొక్క హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేకమైన ఈ కళారూపాలు మరియు నైపుణ్యాలు జిల్లా యొక్క సంస్కృతి మరియు చరిత్రపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ కళారూపాలు జిల్లా యొక్క ప్రజలకు గర్వం మరియు గుర్తింపును కలిగిస్తాయి మరియు అవి జిల్లా యొక్క ఆకర్షణను పెంచుతాయి ఈ కళారూపాలు తరతరాలుగా తరం నుండి తరానికి అందచేయబడతాయి ఈ కళారూపాలను నేర్చుకోవడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు జిల్లాలు నిర్వహించబడుతున్నాయి ఈ కళారూపాలు జిల్లా యొక్క భవిష్యత్ తరం పట్ల జిల్లా యొక్క ప్రజలకు బాధ్యత కలిగిస్తాయి